పాత్రలను తోమే ప్రక్రియ ఏంటి అంటే ఒక సింక్ నిండా మొత్తం గిన్నెలన్నీ వేసేసి అందులో ఫుల్లుగా అందులో ఉన్న డస్ట్ అంతా కూడా ముందుగా మనం సపరేట్ చేసుకొని ఒక గార్బేజ్ బ్యాగ్లోకి డస్టింగ్ అంతా తీసుకొని ఆయొక్క పాత్రలు ముందుగా వాటర్తో క్లీన్ చేసి ఆ తరువాత లెమన్ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ ద్వారా అంటే జిడ్డుగా ఉండే పాత్రలని కొంచెం ఎక్కువ ఈయొక్క సోప్ ఆయిల్ అనేది యూస్ చేసి క్లీన్ చేస్తే మనకి ఆ యొక్క జిడ్డు అనేది అయితే ఆ పాత్రల నుంచి పోతుంది తరువాత మనం వాటర్తో వాష్ చేసుకొని సపరేట్గా ఈయొక్క స్టాండ్లో లేదా ఈయొక్క బ్లాక్లో ఈయొక్క ప్లేట్స్ అయితే గనో క్వాటర్ ప్లేట్స్ అయితేనో వాటిని స్పూన్స్ లాడిల్స్ని వీటన్నింటినీ సపరేట్ చేసి ఆ యొక్క స్టాండ్స్కి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది